అవును సార్ ఓకే సార్ అవును సార్ ఓకే సార్

ఓకే సార్ ఓకే సార్ అయితే మీకు ట్రావల్ ది ఏం ఎరేంజ్ చేస్తున్నాం అనేది మీకు చెప్తాను అయితే సార్ ఏ రోజున వద్దాం అనుకుంటున్నారో చెప్తే నేను ఆ రోజు షెడ్యూల్ వేసి మీకు పంపిస్తాను సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సర్ అయితే సార్ మీరు ఫస్ట్ టైమ్ ఆ సార్ మా సర్వీస్ ని బుక్ చేసుకోవడం ఓకే సార్ వాళ్ళు కాదు సార్ మీరు బుక్ చేసుకున్నారా సార్ ఎప్పుడైనా ఓకే సార్ అయితే మీరు ఫస్ట్ టైమ్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు డిస్కౌంట్ అయితే ఉంటుంది సార్ సో మీరు ఒక సారి మీరు ఏ రోజు వద్దాం అనుకుంటున్నారో ఎంత మంది వస్తున్నారో మాకు డీటెయిల్స్ షేర్ చేస్తే సార్ మేము మీకు కావాల్సిన సర్వీస్ కార్ ఇంకా డ్రైవర్ ఫోటో అండ్ మీకు నంబర్ ఆ కార్ డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను సార్ సో మీరు దసరా అన్ని రోజులు ఇక్కడే ఉంటారా సార్ ఓకే సార్ అయితే దానికి ఫుడ్ ఎకామడేషన్ కూడా చూసుకోవాలా సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్